ఒక బైకింగ్ అన్నప్పుడు సమూహంగా వెళ్లినా లేదంటే ఒంటరితనంగా బైకింగ్ రైడ్ చేసిన గాని నాకు ఎక్కువగా సమూ బైకింగ్ సమూహంతో పాల్గొని వెళ్లడం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఒక బైకర్ బైకింగ్ గా ఒంటరిగా వెళ్లటానికన్నా సమూహంగా వెళ్లటానికన్నా ఎంతో వ్యత్యాసం ఉంటుంది ఎంతో వేరుపడి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క విషయంలోనూ ఒక సమూహం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని విషయాలు ఒంటరిగా గెలవచ్చు కానీ కొన్ని విషయాలలో సమూహంగా ఉండడమే ఎంతో గొప్పది ఎంతో సాహసం చేయడానికన్న ఒక్క సమూహంగా ఉండటమే ఎంతో విషయాలని ఎంతో అడ్డంకులని ఎన్నో కష్టాలని మీరు జయించవచ్చు అందువలన ఒక బైకింగ్ గా ఉన్నారంటే ప్రతి ఒక్క విషయాన్ని బైకింగ్ గా మీరు బయలుదేరేటప్పుడు ఒక సమూహంగా బయలుదేరేటప్పుడు మీరు అనుకున్న విషయాలని ఎక్కడ వెళ్లాలి ఎలా వెళ్లాలి ఏ విధంగా వెళ్తే అక్కడ తొందరగా చేరుకోగలము అలా ఒక సమూహంగా వెళ్ళినప్పుడు మీకు వెళ్లే గడియారమే తెలీదు వెళ్లే గడియే తెలియదు అంతా ఒక సంతోషకరంగా ఉంటుంది ఆ యొక్క వాతావరణం అలా ఒక సమూహంగా వెళ్లేటప్పుడు ఒక పదహైదు మందో ఇరవై మందో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితోనూ మీరు సంభాషణ అనేది చేయాలి కానీ కచ్చితంగా చేయాలి ఎందుకంటే ఒక పదహైదు నుండి ఇరవై మంది ఒక సమూహంగా ఉండడం ప్రతి ఒక్కరు సంభాషణ చేసినప్పుడు మాత్రమే ఎవరికి ఎన్ని ఏ కష్టం వచ్చినా గాని ఒకరికి ఒకరు సహాయ సహాయం పడగలరు అందువలన ప్రతి ఒక్కరు సంభాషణ ఖచ్చితంగా చేయగలగాలి అప్పుడే ఎటువంటి విషయాలైనా ఎటువంటి ఆలోచనలైన మనము మంచిగా తీసుకోగలము ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొల్పడానికి ఒక మంచి సమూహం అనేది ఎక్కువ దోహదపడుతుంది అందువలన ప్రతి ఒక్క ఒక బైకింగ్ గా ఉన్నప్పుడు సమూహంగా ఉంటే మాత్రమే నాకు తెలిసినంతవరకు ఒక సంతోషకరమైన వాతావరణము తేవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఎంత ఎంత దూరమైన బైక్ రైడింగ్ వెళ్ళాలి అన్న ఒంటరిగా వెళ్లేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ ఒక బైకింగ్ గా సమూహంగా ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఒక సంతోషం ఒక ప్రశాంతత ఒక ఎటువంటి సంతోషకరమైన విషయాలైనా గాని ఒక బైక్ సమూహంలో మాత్రమే ఎక్కువగా రాగలరు ఒంటరిగా అంటే మహా అంటే ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఒక ఒంటరితనంగా ఎంతో బాగా వెళ్ళిపోవచ్చు కానీ సమూహంతో వెళ్లేటప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆలోచనలు ఒక్కొక్క సంతోషాన్ని కలగజేస్తుంది ఒక్కొక్కచోట అలా ఒక బైకింగ్ గా ఉన్నప్పుడు సమూహంగా వెళ్లడం ఎంతో మంచిదని నా యొక్క అభిప్రాయం